సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడం వలన మాకు చాలా ఆదాయం ఆదా అవుతున్నది ఎందువలన అంటే పాత పుస్తకాలు కూడా మాకు మంచిగానే పుస్తకాలు దొరుకుతాయి దాని వలన మేము సెకండ్ హ్యాండు పుస్తకాలు కొనడానికి మాకు కొనడానికి మేము ఇష్టపడతాము ఎందుకు అంటే అది రేటు కూడా చాలా తక్కువ ఉంటాయి సేము క్వాలిటీగానే దొరుకుతుంది అందువలన మేము సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడానికే ఇష్టపడతాము సెకండ్ హ్యాండ్సు పుస్తకాల కోసం లెనిన్ సెంటర్ అనే సెంటర్లో ఆరు ఏడు ఎనిమిది దుకాణాల వరకు దుకాణంలో చాలా వరకు దొరుకుతాయి లేకపోతే ఎప్పుడైనా జాతర జరుగుతుంది బుక్సు జాతర అలాంటి ప్రదేశంలో సెకండ్ హ్యాండు బుక్సు చాలా దొరుకుతాయి అందువలన మేము సెకండ్ హ్యాండు పుస్తకాల కోసం చూసి తీసుకుంటాము